గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీరు గోల్డ్ లోన్ కోసం వచ్చినారని తెలిసిందండి అంటే ప్రస్తుతానికి అయితే గ్రామ్ వచ్చి థర్టీన్ గ్రామ్స్ వచ్చి థర్టీ థౌసండ్ ఇస్తున్నాం అండి టెన్ గ్రామ్స్కి మీరు థర్టీ థౌసండ్ పే చేయాల్సి వస్తుంది అదే సారీ థర్టీ థౌసండ్ మీకు లోన్ ఇస్తాం అండి మీకు రేట్ అఫ్ ఇంట్రస్ట్ వచ్చి పాయింట్ సెవెన్ ఫైవ్ దీనికోసం మీరు ఒక అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ తర్వాత మీది ఒక ఫోటో మీరు అవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఎవ్రీ మంత్ చెప్పండి అంటే మీరు ఇప్పుడు పెట్టేది తక్కువ అమౌంట్ కదండి తక్కువ గోల్డ్ కదండి అందుకని చెప్పి ఈ అమౌంట్ ఇస్తున్నాము అంత అంటే యాస్ పర్ బ్యాంక్ ప్రకారం మా బ్యాంక్ ప్రకారం ఏంటంటే ఇంతవరికు మేము ప్రొవైడ్ చేయగలుతాం లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి మీరు పాయింట్ సెవెన్ ఫైవ్ పడుతుంది ఎవ్రీ మంత్ మీకు అకౌంట్ అదే మీరు ఇప్పుడు తీసుకు వచ్చిన తర్వాత ఫస్ట్ అది ఎంక్వయిరీ ఉంటుంది సో ఐ మీన్ చెక్ చేస్తారు గోల్డ్ పర్సన్ అవన్నీ ఫైన్ అయిపోయిన తర్వాత మీకు ఒక టూ డేస్లో మీకు అమౌంటు క్రెడిట్ అయిపోతుంది అండి ఓకే థాంక్స్